బీయూ సెలూనా అండి ఇది ముసరాంబాగ్ బ్రాంచేనా అదే ఏం లేదు నార్మల్గా క్రీమ్స్ అవి ఏం యూజ్ చేసినా సరే ఫేస్ అంతా చాలా సెన్సిటివ్ అయిపోతుంది ఊరికే పింపుల్స్ యాక్నే అవన్నీ వస్తున్నాయి ఫుడ్ కూడా ఫుడ్ కూడా ఏం తీసుకున్నా సరే తొందరగా రియాక్షన్ చూపిస్తుంది ఏమైనా ఇస్తారేమో అని చెప్పి నేను అంటే మాయిశ్చరైజర్ క్లేన్జర్ అంతే అండి లేదు

ఓకే అండి ఇంకా అవి కాకుండా ఏమైనా ఫెషియల్స్ లాంటివి ఏమైనా వర్క్ అవుతాయా

చెప్పండి అంటే నేను ఇప్పుడు కొంచెం కొంచెం అంటే నీ దగ్గర నుంచి దూరంగా ఉన్నా ఇప్పట్లో రాలేను సో అప్పటి వరకు ఏమైనా చెప్తారేమో అని చెప్పి నేను అక్కడికి వచ్చిన తరువాత వస్తే ఓకే ఓకే అండి ఇంకా అది హ్యాండ్స్కి కూడా ఊరకనే ర్యాషెష్ వస్తున్నాయి మ్యానిక్యూర్ పెడిక్యూర్ అట్లాంటివి ఏమైనా చేస్తారా అండి హ్యాండ్స్ లెగ్స్కి ఎంత ఛార్జ్ చేస్తారు అవునా కాంబోనే బెస్టా అండి

హెయిర్ అంటే హెయర్ ఇష్యూస్ పెద్దగా ఏం లేవండి ఇప్పుడు ఈ రెండే ఓకే అండి నేను రేపు వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను